ఆంధ్రప్రదేశ్లో పర్యాటకులు సందర్శించవలసిన ప్రసిద్ధ మార్కెట్ లేదా షాపింగ్ జిల్లాలో ఎన్నో ఉన్నాయి అటువంటిది ఒకటి కర్నూల్లో ఉన్న ఫూల్ బజార్ ఫూల్ బజార్లో పేరుకు మాత్రం ఫూల్ కానీ అక్కడ ఎన్నో ఎన్నో వేరువేరు అంగళ్ళుంటాయి ఆడవాళ్ళకు కావాల్సినంగడ్లు మగవాళ్ళక్కాల్చిన షాప్స్ మగవాళ్ళక్కావాల్సిన మాల్స్ మగవాళ్ళ కావాల్సిన బజార్లు స్థానిక దుకాణాలు పచ్చళ్ళు పులిహోరలు ఎన్నో ఉంటాయి